అది చెప్పండి

ఇప్పుడు నేను ముఖ్యంగా రాజస్థాన్ అనే స్టేట్ చూసుకుంటున్నానండి ట్రావెలింగ్లో నెక్స్ట్ మే మంత్ కాబట్టి సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువ ఉంటుందండి ఎండలు మరి మీరు ఓకే అంటేనే మరి చాలా బాగుంటాయి ప్లేసెస్ డెసర్ట్లో డెసర్ట్లో చాలా చూడదగ్గ ప్లేసెస్ ఉంటాయి దాంట్లో చౌమాల ప్యాలెస్ అని ఉంటుంది బడ్జెట్ అంటే మాది డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి అలా అయితే ఒక సెవన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఈచ్ అవునండి విత్ విత్ ఇంక్లూజన్ ఆఫ్ ఒక ఫుడ్ వైఫై కరెంట్ బిల్ ఆల్ ట్రాన్స్పోర్ట్ కూడా మనం ఇక్కడ ట్రైన్ ట్రైన్ టికెట్ బుక్ చేసే రోజు చూస్తామండి ఇక్కడ నుంచి చేసి అక్కడ మన ట్రావెల్ గైడ్ ఉంటారు ఇక్కడ అక్కడ డిపార్ట్మెంట్ వైజు చూసుకుంటారండి మధ్యలో ఏమైనా కావాలంటే అది మీ అవసరం కాబట్టి మీరు చూసుకోవాలి మేము ప్రొవైడ్ చేయలేము యాక్టివిటీస్ కండక్ట్ చేయ్యాలండి మీకు చేసేద్దామండి ఇంకేమి ఓ ఓకే బై